నేను ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నాను నాకు ప్రభుత్వం ఒక ప్రాజెక్టును అప్పగించింది అది ఏమిటంటే ప్రతి వార్డులోకి వెళ్ళి అక్కడ ప్రజలను ప్రభుత్వ పాలన గురించి ప్రశ్నలు అడిగి వాటిని రికార్డు చెయ్యాలి దీనివలన నాకు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది అందుకని నేను ఈ పనిని నా సెలవు దినములలో చెయ్యగలుగుతున్నాను దీనివలన నాకు ప్రభుత్వ పాలన గురించి ప్రజల అభిప్రాయం గురించి నాకు అనుభవం కలిగినది